నేను నే నేను నా నా చిన్ననాటి సమయములో నేను నా పాఠశాలకు ఫోన్ తీసుకువెళ్ళాను మా ఉపాధ్యాయుడు మా స్నేహితుడిని కొట్టే సమయంలో ఫోటో తీసాను నాకు ఆ ఫోటో అంటే చాలా ఇష్టం ఎందుకంటే అప్పుడు మా పరీక్షల్లో జరుగబో జరుగుతున్నాయి మేము మేము ఆ రాత్రి ఏమీ చదవలేదు మేము మా స్నేహితుడితో పాటు ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాము కానీ వాడు సినిమాకి వెళ్దాం అని చెప్పగానే మేము సినిమాకి వెళ్ళాం తర్వాత ఆ సమయంలో మేము తర్వాత రోజున్న పరీక్షలు మాకు అప్పుడు ఆ పరీక్షలు ఏమీ చదవక పాస పాస పాస్ అవ్వక వృధా అయిపోయాం కానీ అప్పుడు మేము అప్పుడు మా స్నేహితుడిని కొట్టే సమయం అప్పుడు ఉపాధ్యాయులు మా స్నేహితుడిని కొ కొట్టే సమయంలో నేను ఫోటో తీశాను ఆ ఫోటో మాకు ఎంతో ఎంతో బాగా నచ్చిన వాటిలో ఒకటి గురించి ఒకటి ఒక ఆ ఫోటో వెనుక ఉన్న కథ గురించి చెప్పవ్ చెప్పవచ్చు